కరెంటు వల్ల వచ్చే ప్రమాదాలు ఏంటంటే మనకు డైరెక్ట్ కనెక్షన్ ఉండదు మీటరు ఉండాలి మీటర్ లేకుంటే వైర్లు మంచిగ ఉండవు మనకు కరెంటు ఓవర్ లోడ్ అవుతుంది దాని వల్ల కూడా మనకు ఇబ్బంది ఉంటుంది తడి చేతులతో ముట్టుకోవద్దు మనము ముట్టుకుంటే కూడా మనకు షాక్ తగులుతుంది దాని వల్ల కూడా మనకు షాక్ వస్తుంది వైర్లు సరిగా ఉండాలి మంచిగా మీటరు ఉండాలి మెయిన్ పెట్టుకోవాలి దానికి మెయిన్ ఉంటే ఆఫ్ చుసుకోవచ్చు ఆన్ చేసుకోవచ్చు ఒకవేళ ఏమయినా అయితే కూడా మనం ఆఫ్ చేసుకుంటే మంచిగ ఉంటుంది మెయిన్ అంటే ఫస్ట్ మనకు కరెంటు మంచిగ ఉండాలంటే వైర్లు సరిగ్గుండాలి పైప్ లైన్ వేయిచుకోవాలి ఎక్కడ అయినా పేలింది ఉంటే దంటే దానికి ప్లాస్టర్ వేసుకోవాలి తడి చేతులతో మనం వర్షం వర్షం కానీ వచ్చినప్పుడు మనం తడి చేతులతో ముట్టుకున్నాం అనుకో దానివల్ల కూడా మనకు కరెంట్ షాక్ రావచ్చు వర్షం వస్తే ఉరుములు మెరుపులు అలాంటివి వచ్చినప్పుడు కూడా మనం టీవీని ఆన్ చేయద్దు పేలిపోతాయి ఒక్కొక్కసారి దానివల్ల కూడా ఇబ్బంది వైరులు వైరింగ్ కరెక్ట్గా ఉండాలి వైరింగ్ కరెక్ట్గా ఉంటేనే ఇంట్లో అంతా ఎక్కడా ఏం షాక్ రాదు ఏం కాదు లేకపోతే వైర్లు కరెక్ట్గా లేకపోతే కూడా మనకు షాక్ వస్తుంది దానివల్ల కూడా మనకి ఇబ్బంది ఉంటుంది వైర్ల గురించి మంచిగ మీటర్ మంచిగ ఉంటుంది వైర్లు మంచిగ ఉంటే మీటరు కరెక్ట్గా వస్తుంది ఇంట్లో కరెక్ట్ కనెక్షన్ కూడా కరెక్ట్ అవుతుంది కరెంట్ వల్ల మస్తు ప్రమాదాలు ఉంటాయి మనం ఏంటంటే మనం వర్షం పడినప్పుడు అక్కడిక్కడ బయటి నుంచి వచ్చేవాళ్ళు ఏదయినా కిందపడితే దాన్ని కూడా మనం ఏదయినా పేలిందంటే దాన్ని వా ప్లాస్టర్తో చుట్టుకోవాలి ప్లాస్టర్తో చుట్టి పెట్టుకోవాలి ఓవర్ లోడ్ అయినప్పుడు కూడా మనం మెయిన్ ఉంటుంది కదా మెయిన్ని ఆఫ్ చేసుకోవాలి అప్పుడప్పుడు చూసుకోవాలి మనం హీటరు కానీ ఏమయినా పెట్టినప్పుడు కూడా చూసుకోవాలి ఎక్కువ ఓవర్ అయ్యిందనుకో ఆఫ్ చేసుకోవాలే లేకపోతే కరెంటు పేలిపోతుంది దానివల్ల కూడా మనకి ఇబ్బందులు ఉంటాయి అనవసరంగా ఉన్నప్పుడు వాడవద్దు కరెంటును అనవసరం టైములో సమయంలో ఎప్పుడయినా సరే వైర్లు మంచి గ ఉంటే మన ఇంట్లో కరెంటు మంచిగ ఉంటుంది డైరెక్ట్ కనెక్షన్ అసలు ఉండకూడదు మీటర్ ఉండాలి ఖచ్చితంగా మీటర్ ఉంటే మనకు ఆన్ చేసుకోవచ్చు ఒకవేళ ఏదయినా అయినప్పుడు ఆఫ్ కూడా చేసుకోవచ్చు దాని వల్ల కూడా మనకు సేఫ్ మంచిగ ఉంటుంది దానివల్ల కూడా ముట్టుకోవద్దు ఎప్పుడయినా తడి చేతులతో మనం ముట్టుకున్నాం అనుకో షాక్ కొడుతుంది ఇంక ఏందంటే వైర్లు కాలిపోవడం అలాంటివి జరుగుతాయి ఓవర్ లోడ్ అయినప్పుడు వైర్లు కాలిపోతు ఉంటాయి అప్పుడప్పుడు ఓవర్ లోడ్ కానీయద్దు దానివల్ల కూడా మనం మీటర్ ఉంటే మెయిన్ ఉంటుంది కదా మెయిన్ ఆఫ్ చేసుకోవచ్చు వైర్లు ఖచ్చితంగా వైర్లు మంచిగ ఉండాలి లేకపోతే ఇబ్బంది అవుతుంది వర్షం పడిప్పుడు ఉరుములు అలాంటివి వస్తుంటాయి కదా అప్పుడు అసలు మనం టీవీ ఏమైనా సరే ఆన్ చేయద్దు ఓవర్ లోడ్ అవి మెరుపులు వచ్చి పేలిపోతు ఉంటాయి అప్పుడప్పుడు అలాంటి సమయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి అట్లా కూడా కరెంటు షాక్కు గురికావచ్చు మనం దానివల్ల కూడా ఇబ్బందులు ఉంటాయి కరెంటు ప్రమాదాలు చాలా ఉంటాయి కాబట్టి మనం ఫస్టే మెయిన్ డైరెక్ట్ కనెక్షన్ అసలు ఉండ్డదు మీటర్ ఉండాలి ఖచ్చితంగా మీటరు ఉంటే మనకు అప్పుడప్పుడు మెయిన్ ఉంటుంది కాబట్టి దాని పైన మనం ఆఫ్ ఆన్ చేసుకోవచ్చు ఏం కాదు వర్షం వచ్చినప్పుడు కూడా మనం బయటనుంచి అక్కడిక్కడ పోయినప్పుడు కూడా వైర్లు గిట్టా ఎటయినా పడినవి ఉంటే కూడా దానికి కూడా ప్లాస్టర్ వేసుకోవాలి ప్లాస్టర్ వేసుకుంటే మనకేం కాదు ఏదయినా ఉంటే అందుకనికొత్త వైర్లు మార్చుకోవాలి ఖచ్చితంగా కరెంటు దగ్గర జాగ్రత్తగా ఉండాడాలంటే కొత్త వై వైరింగ్ కొత్తది వేసుకోవాలి వైరింగ్ కొత్తది వేసుకుంటే మనకు ఏ ఇబ్బందు ఉండవు మంచిగా డైరెక్ట్ కనెక్షన్ ఉండద్దు అసలు మీటరు తీసుకుంటాం కాబట్టి మెయిన్ ఆఫ్ చేసుకోవచ్చు ఆన్ చేసుకోవచ్చు అప్పుడు మనకే ఇబ్బందుండదు వైర్లు మంచిగ ఉంటాయి అన్నీ మంచిగ ఉంటాయి మనకేం అనిపీయదు ఏది వచ్చినా మనకు ఏమి ఇబ్బంది కాదు లేదంటే మనం అక్కడక్కడ తేలినవి ఉన్నప్పుడు తడి చేతులతో ముట్టుకున్నాం అనుకో మనకు షాక్ కొడుతుంది దానివల్ల కూడా మనకు ఇబ్బంది ఉంటుంది పిల్లలు కూడా వస్తారు అప్పుడప్పుడు తడి చేతులతో ముట్టుకుంటారు దాని వల్ల కూడా మనకు కరెంట్ షాకు వచ్చే అవకాశాలు ఉంటాయి ఓవర్ లోడ్ అయినప్పుడు కూడంగా వైరింగ్ కరెక్టుగా ఉంటే మనకు ఓవర్ లోడ్ కాదు లేకపోతే ఓవర్ లోడ్ అవుతుంది దానివల్ల కూడా కరెంటు కాలిపోవచ్చు ఇంట్లో అందరిది దాని వల్ల కూడా ఇబ్బంది ఉంటుంది ఇవన్నీ కరెంట్ వల్ల వచ్చే ప్రమాదాలు ఇవి అందుకే కరెంట్తో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఎప్పుడయినా సరే మీటరు వైరింగ్ కరెక్టుగా ఉండాలి మనకు మెయిన్ ఖచ్చితంగా ఉండాలి మెయిన్ ఉంటే దాని వల్ల మనం ఆఫ్ ఆన్ చేసుకోవచ్చు అప్పుడు కరెంటు వల్ల మనం ప్రమాదానికి గురికాకుండా ఉంటాం అంతే